నమస్తే అండీ చెప్పండి అవునండీ చెప్పండి మాకేం తెలీదండీ అంటే లేదండీ లేదండీ మేము ఇంటి దగ్గర అసలు లేమండీ మేము ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళిపోతాము మేము సాయంత్రం వచ్చేటప్పటికి ఇలా హత్య జరిగింది అని మాత్రం తెలిసిందండీ అంత కంటే పెద్దగా నాకు దానికి సంబంధించిన విషయాలు ఏమీ తెలీదండీ ఉన్నారండీ ఉన్నారు ఇద్దరు పిల్లలండీ ఒక పాపా బాబు లేదండీ మరి వాళ్ళు చూడటానికి బాగానే ఉంటారు ఎప్పుడైనా చాలా అన్యోన్యంగానే ఉంటారు గొడవలంటూ లేదండీ లేదండీ బాగానే ఉంటారు అప్పుడప్పుడు కొంచెం అత్తా మామ అలా చిన్న చిన్న గొడవలైతే జరుగుతాయి కానీ అండీ భార్యా భర్తలు అయితే ఎప్పుడూ గొడవ పడినట్టు ఎప్పుడు అయితే అంతగా అస్సలు నాకు అయితే కనిపించలేదండీ అది అయితే నిజంగానే మాకు తెలీదండీ ఎందుకంటే బాగానే ఉంటారని చెప్తున్నాను కదా

నిజమే చెప్తున్నానండీ ఉన్నాదండీ తాగుతారంటండీ అప్పుడప్పుడు తాగి వస్తారు తాగి వచ్చి గొడవపడటం ప్రతీ ఇంట్లోని ఉన్నదే కదండీ అందుకని అది పెద్దగా ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదండీ తాగుతారండీ తాగుతారు ఓకే మీకు కూడా ధన్యవాదాలండీ